నేను బడికి వెళ్ళి పదో తరగతి చదువుకునే దానిని అప్పుడు మా ఇంట్లో పరిస్థితి అసలు బాగుండేది కాదు అందరు బడికి వెళ్ళడం మానేయమని వారు కానీ నేను కష్టపడి బడికి వెళ్ళేదాన్ని మూడు కిలోమీటర్లు పొద్దున్న సాయంత్రం నడుచుకుంటు వెళ్ళి కష్టపడి చదువుకునే దానిని కరెంటు కూడా ఉండేది కాదు అయిన నేను చదవుని ఆపలేదు కొవ్వొత్తి వెలుగులో చదువుకునే దానిని వర్షం వచ్చినప్పుడు బడికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉండేది నడవడానికి ఉండేది కాదు అయినా సరే నేను బడికి వెళ్ళడం మానేయలేదు ఎంత కష్టంగా ఉన్న చదువుని ఆపలేదు అంత కష్టపడి చదువుతు చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యాను దానికి నేను చాలా అంటే చాలా గర్వంగా గర్వపడుతున్నాను